గుడ్ మార్నింగ్ మా అబ్బాయికి బాగోలేదు అండి ఒక ఫోర్ డేస్ లీవ్ కావాలి అవును అండి ఫీవర్ మరీ హెల్త్ బాగోలేదు కదా ఒక ఫోర్ డేస్ ఫీవర్ అస్సలు బాగోలేదు నేను చదివిస్తాను అండి ఇంటి దగ్గర ఫిఫ్త్ అండి ఫిఫ్త్ ఫిఫ్త్

హర్ష అదే అండి మా బిజీలో మేము ఉంటున్నాం ఈసారి నుంచి కేర్ తీసుకుంటాం చదివిస్తాను ట్యూషన్ కూడా పెడతాను అండి హ స్టడీ హవరా అండి ఓ ఓకే ఉంచుతాం స్టడీ హవర్కి ట్యూషన్ కూడా మేము జాయిన్ చేయిస్తాం నేను కూడా చెప్తూ ఉంటాను అండి సరేలేండి అదే చెప్పండి లీవ్ కోసం నేను చదివిస్తాను టూ డేస్ అంటే పోని త్రీ డేస్ అయినా ఇవ్వండి టూ డేస్ అంటే టూ డేస్లో తగ్గదు కదా

సరే నే నేను తీసుకుని వస్తాను అండి లీవ్ లెటర్ తనతో పాటు వస్తాను నేను సరే అండి చేయిస్తాను మీరు కూడా చెప్పండి నేను కూడా చెప్తాను సరే అండి థ్యాంక్ యూ